ఇక భారతదేశంలో అధికంగా మాట్లాడే భాషల్లో ఒకటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇది ప్రధాన భాషగా ఉపయోగపడుతోంది ఈ రెండు రాష్ట్రాల్లో నివసించే ప్రజలు భాషా పరంగా ఒకే భాషను ఉపయోగించిన వారి సామాజిక ఆర్థిక భౌగోళిక ఆ నేపధ్యాన్ని బట్టి భాషలో ఒక స్పష్టమైన విభిన్నత కనిపిస్తుంది ఈ ప్రసంగంలో మనం ర ఈ రాష్ట్రల్లోని వివిధ జాతులు తెగలు మరియు వారు ఉపయోగించే తెలుగు భాషలోని తేడాాల గురించి విశ్లేషించుకుందాం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ ప్రజలను ప్రధానంగా రెండు విభాలుగా విభాగాలుగా విభజించవచ్చు గిరిజనులు మరియు గిరిజనేతరులు గిరిజనులు అంటే ఆదివాసి ప్రజలు యాభైకి పైగా తెగలు ఈ రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్నాయి ముఖ్యంగా కోయ గోండు చెందు చెంచు చెంచు యానాదులు లంబాడీలు బంజారాలు వంటి తెగలు ప్రముఖమైనవిగా గుర్తించబడ్డాయి ఇవి ప్రధానంగా అడవి ప్రాంతాల్లో నివసిస్తూ సొంత జీవన శైలితో ఉండేవారు మునుగు భద్రాద్రి కొత్తగూడెం విశాఖ జిల్లాల్లో జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వంటి పర్వత అటవీ ప్రాంతాల్లో వీరు వసతి ఎక్కువగా ఉంది గిరిజనే గిరిజనేతర్లు అనగా సామాన్య గ్రామీణ పట్టణ ప్రజలు వీర్లో బ్రాహ్మణులు కమ్మ రెడ్డి కాపు వైశ్య యాదవ వానిక ముస్లిమ్సు క్రైస్తవ కమిటీలతో పాటు బీ సీ ఎస్ సీ ఓ సీ కులాలవారు ఉంటారు వీరు వ వ్యవసాయము ఉపాధ్యాయ వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటారు వీరు భాషాపరమైన అభివృద్ధి గిరిజనులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరికి విద్యా సమాచార వనరులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు భాషా శైలి గురించి మాట్లాడుకున్నా మాట్ మాట్లాడదాం గిరిజలను మాట్లాడే తెలుగు లోక భాషగా ఉంటుంది వారు పండుగలు రోజు వారి సంభాషణంలో పక్కా స్థానిక పదాలను తమ తెగ భాషా పదాలను కలిపి మాట్లాడతారు ఉదాహరణకు లంబాడీలు తమ బంజారా భాషా పదాలను తెలుగు తెలుగుతో కలిపి మాట్లాడతారు గో గోండులు తమ గోండు పదాలను కోయలు కోయ భాషా పదాలను కలుపుతారు ఈ భాషా కలయికను కోడ్ మిక్సింగ్ అంటారు వారు వాడే తెలుగు శైలి కొద్దిగా ఘాటుగా స్పష్టత తక్కువగా ఉచ్చారణలో స్థానిక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది వేరు ఎక్కడ వేరొక వైపు గరిజనేతర్లు మాట్లాడే తెలుగు స్థానిక మాండలిక భేదాలతో సహా ఎక్కువగా గుండ్రంగా శుద్ధంగా ఉంటూ కనిపిస్తుంది వారు పాడే వా వారు ఆడే పదజాలం విద్యాబోధన మీడియా ప్రభావంతో మారుతూ ఉంటుంది ఉదాహరణకు రాయలసీమ తెలుగు కోస్త తెలుగు తెలంగాణ తెలుగు అన్నీ ఒక భాష ఒక ప్రాంతానికే ప్రత్యేకంగా ఉంటాయి తెలంగాణలో తెలంగాణలో ల బదులు డు అని అనటం కోస్తాలో అండి అన్ కోస్తాలో అండి అనే విధానంగా విధానం ఎక్కువగా వినిపిస్తూ వినిపిస్తాయి ఇదొక ఇంకొక ముఖ్యమైన అంశం ఉపసర్గలు శబ్ద పరిమాణం తాత్కాలిక పద ప్రయోగం గిరిజనుల తెలుగులో గమనీయంగా భిన్నంగా ఉంటుంది వారు సాధారణ సాధారణంగా సున్నితమైన వ్యాకరణాన్ని పాటించరు ఉదాహరణకు నేను వెళ్లిన బదులు నేనెళ్ళ అని మాట్లాడతారు కానీ గిరిజనేతర్లు పాఠశాల విద్యవలన వ్యాకరణ పరంగా సమగ్రమైన తెలుగు మాట్లాడతారు ఈ తేడాల వెనక ప్రధాన కారణాలు భౌగోళిక ఏర్పాటు విద్య లోపం ప్రభుత్వ వాహనాల్లో సదుపాయం లభ్యత లోపం సంస్కృత ఏర్పాట్లు అయితే ఇప్పటికీ ఎన్నో గిరిజనుల ఆ తెగలు విద్యలోకి వచ్చి సాధారరణ తెలుగు నేర్చకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వాలు గిరిజన భాషల పరిరక్షణకు వారి మాండలికాలను సంస్కృతి వారసత్వంగా కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి ముగింపు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో నివసించే ప్రజలు ఒక భాషను మాట్లాడుతున్నా వారి తాత్కలిక అనుభవాలు జీవన శైలులు వనరులపై ఆధారపడి భాషా శైలితో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి ఈ భిన్నతలు భాష వైవిధ్యానికి ఉదాహరణలు మనం ఈ భాష రుచుల్లో అర్థం చేసుకునే గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు అది సంస్కృతిని ప్రతి ప్రతిబింబించే అ అద్దం గూ కూడా ఇది సుమారు ఇరవై నిమిషాల పాటు మాట్లాడటానికి సరిపడే వివరమైన ప్రసంగం వీరు మీరు దీన్ని అనుభవాల ద్వారా లేదా కొన్ని ప్రస్తుత ఉదాహరణలతో మరింత సమర్థవంతంగా కూడా చేస్తే శ్రోతలపై మంచి ప్రభావం చూపుతుంది ఇంకా సహాయం కావాల